హలో చెప్పండి అంటే గుర్తులేదు బ్రో పేరు చెప్తారా చెప్పండి బాగా చేస్తాను తమ్ముడు చేస్తాను చేస్తాను తమ్ముడు అంటే హెయిర్ స్టైల్స్ అంటే మనకుఫేసుని బట్టి ఉంటుంది ఈమధ్య ఎక్కువ చూస్ చేసినా ముల్లెట్ కటింగు ఇలాంటివి చూస్ చేస్తున్నారు హెయిర్ కలర్స్ ఉంటాయి హెడ్ మసాజ్ ఉంటుంది

రండి ఇస్తాను డిస్కౌంట్ మీకు మీ దాని పై అంటే మామూలుగా మాములుగా మాకు నేను ఇచ్చేది ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాను ప్రతి కస్టమర్కి అదే చె మీరు కాబట్టి ఒక టెన్ పర్సెంట్ అదే డిస్కౌంట్ ఇస్తాను అండి ఏ టైంకు వస్తారండి రేపు

స్టైల్స్ అంటే వేయలేదు తమ్ముడు అంటే ఫేస్ను బట్టి ఉంటుంది

ఇప్పుడు అందరు ఈ మధ్య పుష్ప సినిమా వచ్చింది కదా సినిమాలో అల్లు అర్జున్ కటింగ్ కావలి అని కొట్టుకున్నారు అంత ముల్లెట్ కటింగ్ దాని మీద కొత్తగానా అంటే మిలట్రీ కటింగ్ ఇవన్నీ ఇప్పుడు ఎక్కువ చూస్ చేస్తున్నారు సరే థ్యాంక్ యూ బ్రో